వంట చేయడంలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెచ్చించటానికి నేను ఇష్టపడతాను అంతకు మించి నేను చేయలేను మాక్జిమం వంటలు కొంత వరకు ఏదో లిటిల్ బిట్ మానేజ్ చేస్తాను కానీ వంటలు అంతగా రావు అమ్మ చేస్తుంటే పక్కన నుండి ఒక నలభై ఐదు నిముషాల వరకు వంట దగ్గర ఉండచ్చు అది కూడా ఇష్టంగా నాన్వెజ్ అయితే ఇలాంటివి చేసేటప్పుడు మనం టైం స్పెండ్ చేయొచ్చు ఫైవ్ మినిట్స్ టూ వన్ అవర్ అంతకు మించి టైం చేస్తే ఇంకా చిరాకు అనిపిస్తుంది నేను వండడానికి డిఫికల్ట్ అయింది ఎక్కువ టైం పట్టిందంటే తెల్లకోడి అండ్ మటన్ అవి ఉడకటానికి చాలా టైం పడుతుంది అది మనకి స్టార్టింగ్ చేసేటప్పుడు అంతగా తెలియదు కానీ తెలియకుండా స్టార్ట్ చేసే వాళ్ళయితే అది అసలు ఉడకదు దాన్ని చే ఉడికిస్తే స్టార్టింగు నార్మల్ కర్రీ లాగా ఉడికిస్తే అది ఉడకదు దాని తర్వాత అది రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ ఉడికించి మళ్ళీ ఉడికించి దాన్ని చాలా కష్టపడాలి అదీ ఖచ్చితంగా ఒక వన్ అండ్ ఆఫ్ అవర్ నుంచి టూ అవర్స్ మధ్యలో పడుతుంది సో అది చాలా డిఫికల్ట్